చెప్పండి సార్ ఏం కావాలి ఇంజిన్ చెక్ లైటా అండి అది ఎక్కడ ఎక్కడికెళ్ళారండి కారు తీసుకొని

ఏమన్నా స్పీడ్గా ర్యాష్గా నడిపినారా అండి కారు ర్యాష్గా నడిపినారా ఓకే కంటీన్యూయస్గా బ్లింక్ అవుతుందా అండి లైట్ ఇంజిన్ లైట్ మీరు ఒకో ఒకసారి గ్యారేజ్కి రావాలండి గ్యారేజ్కి వస్తే అందులో మొత్తం ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే అండ్ ఓపెన్ ఇంజిన్ ఓపెన్ చేయడానికి మేము ఇప్పుడు ఫైవ్ తౌసండ్ ఇంజిన్ ఓపెన్ చేయడానికి తీసుకుంటామండి చార్జెస్ ఇంజిన్ ఓపెనింగ్కి ఫైవ్ తౌసండ్ ఉంటుంది ఈ లోపల ఇంక పార్ట్స్ అంటే మేమే తీసుకోవాలి మీరే మీకే మేమే మీరే తీసుకోవాలి ఇంక దాంట్ల పార్ట్స్ ఏమైనా మిస్సింగ్ ఉంటే ఇది మొత్తం అని చెప్పలేమండి ఇంజన్ ఇప్పేది అయితే ఇంజన్ విప్పి ఫిట్ చేసేది అయితే ఫైవ్ తౌసండ్ అవుతుందండి అది ఇందులో పార్ట్స్ ఏమైనా కావాలంటే మీరే తేవాల అవి మీ ఖర్చు మీదాంట్లో ఉంటంట మీ దాన్ని బట్టి ఉంటుంది ఉంటాయి ఇంక వీల్ వీల్ అలైన్మెంట్కి టెన్ టెన్ తౌసండ్ ఉంటుంది అండి ఫోర్ వీల్స్ చేయాలి కదా అవి టెన్ తౌసండ్ అది అదే అండి ఇంజన్ ఓపెన్ చేసి చూడాలండి లోపల వైర్స్ వైరింగ్ అన్ని చెక్ చేయాలి ఒకసారి ఫైవ్ ఫైవ్ తౌసండ్ ఓపెనింగ్కే ఏమైనా పార్ట్స్ ఏమైనా నెసెసరీ పార్ట్స్ కావాలి అంటే అవి మీరే తెచ్చుకోవాలి అండి అవి సో మీరు ఇంగ తర్వాత మీరు ఒకసారి ఇక్కడ అయితే విజిట్ కావాలి మీరు బ్రాంచ్ దగ్గర విజిట్ కావండి మీరు షో రూమ్కి అయితే రండి షో రూమ్కి వస్తే అది ఎంతవరకు అవుతుంది ఎప్పడివరకు అవుతుంది అనేది చెప్దాం అన్నీ చెక్ చేసి చెప్తే మనకి ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట విప్పిచూస్తే షో రూమ్లో ఉంటాయండి ఇక్కడనే ఉంటాయి అన్నీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం ఉండదు